అన్న బస్సు ఇప్పుడు నేను పెద్దపల్లికి ఎక్కినా మరి ఇట్లా అయింది ఏంటి నేను

నేను పెద్దపల్లికి పోయే ఎక్కితే ఇందాక మీరే చెప్పారు కదా అన్న పెద్దపల్లి మరి బోర్డు పెద్దపల్లి అని ఉన్నది కదా అన్నా మీద హుజురాబాద్ అని ఉన్నది ఇక నేను ఎక్కిన గట్లా

ఎంత పని చేస్తివి అన్నా నన్ను గిట్లా చేసినావు కదన్నా అంతేనా అన్న ఇదే అన్న నాకు కొద్దిగా చదువు రాదు కదా నాకు ఏ బస్సో తెలియక నేను అట్లా చేసినా మీరు పెద్దపల్లి పోతుందా అంటే పెద్దపల్లి పోతుంది అన్నారు నేను పక్కపొంటి బస్ అన్నది మీ బస్ అన్నది నాకు కొద్దిగా చెవులు వినపడవు నేను అన్నాక మీరు ఏమైంది

అన్న ప్లాట్ఫామ్ మీద కూర్చున్నా అన్న నేను అడిగినా ఏ ఊరు బస్ ఎక్కి ఏ ఊరు బస్ అని అడిగితే నువ్వేమి చెప్పినావు అన్న టికెట్ అంటే లాసే కదా అన్న ఇప్పుడు మరి టికెట్ అన్నా పెద్దపల్లికి కొట్టి నన్ను హుజురాబాద్కి వెళ్ళి ఇటు పంపించండి అన్న పెద్దపల్లి నా క్రొత్తగా వస్తున్నా కదా అన్నపెద్దపల్లి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు సరే అన్న ఇస్తాను అన్న మరి నాకు కొద్దిగా నాకు మీకు చెప్పినా కదన్నపెద్దపల్లి కాడ ఏడ ఆపుతారో అక్కడ దిగుతాను అని పెద్దపల్లి కమాండ్ ఎక్కడ ఉంటుందో తెలియదు కమాండ్ కాడ మా చుట్టాల వాళ్ళు ఉన్నారు అక్కడికి వచ్చినాక వస్తా అన్నారు అంతేనా అన్న ఇప్పుడు హుజురాబాద్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఇటు రావాలా అన్న ఇప్పుడు మనం హుజురాబాదు దాకా వచ్చినాము కదా అన్న ఇప్పుడు దానీలో ఏ బస్ ఎక్కాలి అన్నా నేను ఏ బస్ ఎక్కాలి అన్నా దాంట్లో అయ్యో పెద్దపల్లి పోతుంది అన్నారు కదా అన్న మీరే నాకు పెద్ద చదువు రాదు కొద్దిగా సరే తీ అన్న అక్కడ బస్సు బోర్డు ఉన్నది నాకు ఇట్లా చెప్పి ఎక్కివ్వు అన్నా కండక్టర్ అన్నా అక్కడ దిగినాక నాకు కొద్దిగా పెద్దపల్లి బస్ ఎక్కివ్వు అన్నా సరే అన్న